అయితే నిన్న మీరు డెలివరీ ఒక ప్రోడక్ట్ డెలివరీ చేశారు కదా అమెజాన్ నుండి సో అది మేము పిక్ చేసుకున్నా నేను తర్వాత నా పని అయిపోయిన తర్వాత నేను ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తున్నాను ప్రోడక్ట్ ప్యాకేజ్ అయితే మేము ఓపెన్ చేసేసరికి ఆ ప్యాకేజ్ అనేది ప్రీ ఓపెన్డ్ అంటే ఆ బాక్స్ పైన పైన కవర్ ప్యాక్ ప్యాకేజ్ అది ఆల్రెడీ కట్ చేసినట్టు మళ్ళీ రీటేప్ చేసినట్టు ఉంది అంటే మళ్ళీ దాని మీద ఇంకా టేప్ వేసినట్టు ఉంది అంటే దాన్ని ఓపెన్ చేసినట్టు సో ఇలా ఉంది మే బీ ప్రోడక్ట్ బాగానే ఉండవచ్చనే ఆశతోని నేను ఓపెన్ చేసి చూశాను లోపల యాక్చువల్ ప్రోడక్ట్ కానీ యాక్చువల్ ప్రోడక్ట్ కూడా అందులో మిస్ అయిపోయింది అంటే టోటల్ అసలు ప్రోడక్టే లేకుండా జస్ట్ ఎంటీ బాక్స్ ఉన్నది సో దాన్ని టేప్ వేసేశారు ప్రోడక్ట్ యాక్చువల్ ప్రోడక్ట్ అనేది మిస్ అయిపోయింది ప్యాకేజ్లో నుండి

యాక్చువల్గా అది నేను నా పని నా పని దగ్గర ఉండేసి వచ్చి నేను హాస్టల్లో ఉంటాను సో హాస్టల్లో రిసెప్షన్ రూంలో పెట్టేసి వెళ్ళిపోమని చెప్పాను డెలివరీ మీకు మీకు సో అది మీను వచ్చి చూసేసరికి అది మిస్ అయిపోయి ఉన్నది అంటే మీ ప్రీ ప్రీ ఓపెన్ అయిపోయి ప్యాకేజ్ మిస్ అయిపోయింది అంటే యాక్చువల్ ప్రోడక్ట్ లోపల ప్యాకేజ్ టాంపర్ అయ్యి చినిగిపోయి ఉన్నది కానీ లోపల ప్రోడక్ట్ మాత్రం మిస్ అయింది అంటే నేను ఓపెన్ చేసేసరికి అయితే మిస్ అయిపోయి ఉన్నది అంటే మరి ఒకవేళ రెండు రోజుల తర్వాత చెప్పకపోతే రెండు రోజులేన ఎగ్జాక్ట్ టైమ్ లేకపోతే ఎక్కువ టైమ్ పడుతుందా ఓకే ఓకే ఓకే ఓకే ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ